జనవరి ఒకటి నూతన సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్